హలో ఎవరు సార్ ఎవరండీ అవునండి చెప్పండి ఏమైందండీ

ఆ సరేనండీ అంటే మావాడు ఆటోలో వస్తాడండి రోజూను మరి అంటే ఆటోవాడు మళ్ళీ ఆగడు కదండీ వాళ్ళకోసం వాడొక్కడి కోసం మళ్ళీ ఇంకోసారి రాడుకాదండీ ఆయ్ చదవాలండీ కరక్టే ఏంటంటే మాకు ఖాళీలు లేకా మేం ఆటోని మాట్లాడుకున్నామండీ ఏవండీ ఉత్తప్పుడు చెప్పట్లేదా అండి

అంటే ఇంటికాడ ట్యూషన్ కూడా పంపుతున్నామండీ మరి

ఆ సరేన ఆ పర్లేదులేండి ఐతే వాడు సరింగా చదవట్లేదు అంటన్నారుకాబట్టి ఇంక ఇంటికాడ ట్యూషన్ మానిపించేసి ఇంక ఆ సరేండి ఐతే నాకు పనైపోయాక ఇంక అలావచ్చేసి తీసుకుని వస్తానులెండి ఐతే అదేలెండీ సరేనండి

ఆ ఇలా ఎన్నిరోజులండి

ఆ సరే సార్ సరేనండి ఆ సరేనండి